నమస్తే అండి

కూరగాయలు ధరెంత అండి అన్ని కూరగాయలు తీసుకుందామని అనుకుంటున్నాను టొమాటోలు ఎలా కిలో వంద రుపాయలా అవునా తాజావేనాండి

నేను ఇలా పా నేను మూడు కిలోలు తీసుకుందామని అనుకుంటున్నాను అండి పచ్చివే అండీ అదే టొమాటో పచ్చడి పేడదామని అనుకుంటున్నానూ బాగానే ఉన్నాయా అండి సరే అండి ఒక నాలుగు కిలోలు ఇవ్వండి మునక్కాయలు అవి ఒక ఐదు కాయలు ఇవ్వండి లేతగానే ఉన్నాయాండి చెట్టు కాయలు అయితే తగ్గిస్తారు కదా నాటు కాయలాండి ఓకే వంకాయలు ఎలా అదే మునక్కాయలు కూడా తీసుకుని కొత్తగా పచ్చళ్ళు బిజినెస్ పెడదామని అనుకుంటున్నాము అంటే కూరగాయలన్ని లేతగా ఉంటే పచ్చళ్ళు కూడా బాగుంటాయి కదా అవునా అండీ పుదీనా ఒక పది కట్టలు వేయండి

సరే అండి పర్లేదు వేయండి బంగాళదుంపలు ఎలా అండి

ఎంతండీ కిలో ఇరవై రుపాయలా ఏంటండి మా పక్కన వాళ్ళు ఇంకా తక్కువకే తీసుకున్నారుగా పదిహేను రుపాయలకే తీసుకున్నారంట బంగాళదుంపలు రేటులు తగ్గాయి అంటున్నారు మీరేంటి

ఓకే అండి బెండకాయలు ఒక రెండు కిలోలు వేయండి

ఆకుకూరలు కూడా ఉన్నాయా అండి పాలకూర కావాలండి పాలకూర ఒక రెండు కట్టలు ముల్లంగి ఎంతండి కాలీఫ్లవర్ పువ్వు చూసి తీసుకోండి నేను ఒకటి తీసుకుంటాను సరే అండి అది ఒక అది ఒకటి వెయ్యండి కాకరకాయిలు ఎలా అండీ ఒకటి చాలు లేండి మీరు తగ్గిస్తానంటే ఇంకొక రెండు కాయలు తీసుకుంటానండి కాయి ఎంత పడిందండి చూసి తీసుకోండి సరే అండి అవునా అండీ చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఏమేం ఉన్నాయి అల్లము ఎంత పావు కిలో వందా సరేండి ఒక వంద గ్రాములు వెయ్యండి క్యారెటు బీట్రూటు

క్యారెట్ కిలో ఎంతా నారు వంటకే అండి అది ఒక పావు కిలో వెయ్యండి బీట్రూట్ ఎలా అది ఒక రెండు కిలోలు వెయ్యండి మొత్తం బిల్లు ఎంత అయ్యిందండి

మూడు వందల యాభైయా ఇంకేం తగ్గిచ్చరాండి సరేలే ఏముంది ఆ యాభై రూపాయలు తీసి మూడు వందలకి బిల్లు చేసుకోండి అన్నీ తాజాగా ఉంటే మళ్ళీ మళ్ళీ వస్తాము కదండీ సరే అండి సరే అండి ఇంక బిల్లు వెసెయ్యండి

ఓకే అండి